హా చెప్పండి

ఇక్కడ ఈ తిరుపతి దేవస్థానం ఉంటుంది ఒకటి కన కనకదుర్గ టెంపుల్ ఉంటుంది విజయవాడలో విజయవాడలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అండి మీరు ఏమి చూడాలి అనుకుంటున్నాను

ఓకే ఎప్పుడు వస్తారు అండి ఓ మహా ఒక ట్వంటీ తౌజెండ్ థర్టీ తౌజెండ్ దాకా అవుంతుంది అండి అన్ని అన్ని ప్లేసెస్ అయితే అంటే ఒక్కొక ప్లేసెస్కి ఓ వన్ టూ టూ డేస్ టైం పడుతుంది మీ ఎన్ని చూడాలని అనుకుంటే అంత టైమ్ పడుతుంది కొన్ని ట్రైన్స్ కన్నా బస్సెస్ కన్నా లేకుంటే ఇక్కడ దగ్గరలో వెహికల్ ఉంచుకోవడం బెటర్ ఎందుకంటే అక్కడి నుండి లాంగ్ కదా ఆ అవైలబుల్గా ఉంటాయి ఆ బాగుంటుంది అండి అక్కడ పైన ప్లేసెస్ కూడా ఉంటాయి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ కూడా ఉంటాయి చూడవచ్చు

ఆ హోటల్స్ ఆ హోటల్స్ కూడా ఉంటాయి హోటల్స్ కూడా బుక్ చేస్తారు ఫుడ్ కూడా దొరుకుతుంది హోటల్స్లోనే ఫుడ్ కూడా ఉంటుంది బయట కూడా రెస్టారెంట్లు కూడా ఉంటాయి హా బాగుంటాయి అండి మీకు తెలంగాణ స్టైల్లో కూడా ఉంటాయి

హా ఒక్కో ఒక్క టూ డేస్ టైమ్ పడుతుంది అండి ముందుగా ప్రైజెస్ బాగుంటుంది అండి ఎందుకంటే అన్ని ప్లేసెస్ ఉంటాయి కదా అక్కడ బీచ్ ఇట్లా అట్లా ఉంటాయి కాబట్టి వైజాగ్ బెటర్ ఓకే అండి వచ్చే ముందు మీరు కాల్ చేయండి అచ్చ ఓకే